నమస్కారమండీ ఏం కావాలండీ మీకు పుస్తకాలు ఏ రకంవి కావాలండీ యాభై పేజీలదా వంద పేజీలదా వంద పేజీలవి ఎన్ని కావాలండీ అయిదు కావాలా ఒక్కోటి యాభై రూపాయలు పడుతుందండీ మీకు అయిదివ్వాలా అండీ రెండు వందల పేజీలది వంద రూపాయలు పడుతుందండీ అవునండీ డిస్కౌంట్ ఇస్తామండీ మొత్తం దాని మీద చూసి డిస్కౌంట్ ఇస్తాం మీకు ఇప్పుడు రెండు వందల పేజీలవి మీకు అయిదు కావాలంటారు ఇంకా వంద పేజీలవి ఒక అయిదు రెండు వందల పేజీలది వచ్చేసి మీకు అయిదు కాబట్టి ఒక్కోటి వంద రూపాయలు పడుతుంది కాబట్టి మీకు అయిదు వందలు పడుతుందండీ యాభై పేజీలది మీకు యాభై రూపాయలు పడుతుంది కాబట్టి ఒక్కోటి మీకు అప్పుడు మొత్తం అయిదు కలిపి రెండు వందల యాభై అవుతుందండీ మొత్తం రెండు కలిపి ఏడూ వందల యాభై అవుతుంది తగ్గిస్తే ఇప్పుడు మీకు రెండిటి మీద కలిపి డిస్కౌంట్ మీకు వంద రూపాయలు తగ్గిస్తున్నాం అండీ ఆరు యాభైకి వస్తుంది ఇచ్చేయమంటారా ఇప్పుడికే డిస్కౌంట్ తగ్గించామండీ ఇంకా మాకు తగ్గదు అసలు ఆరు యాభైకి ఇస్తున్నానండీ ఇదిగోండి ధన్ ధన్యవాదాలు